నేను ఆన్లైన్ లో ఒక సారీ బుక్ చేసుకున్నాను ఆ సారీ చాలా బాగా అనిపించింది ఆన్లైన్ లో చూసేసరికి కాకపోతే ఫోన్ లో మనం ముట్టుకొని చూడం కాబట్టి అది చాలా బాగా అనిపించింది ఆర్డర్ చేశాక అది చిరిగిపోయి ఇట్లా క్లాత్ కూడా బాగాలేదు అక్కడికి ఆన్లైన్ లోకి వెళ్లి చూస్తే చాలా బాగుంది నా సైజు అది నా సైజు కూడా రాలేదు నేను ఒకటి అడుగుతే ఒకటి వచ్చింది దానికి బ్లౌజ్ పీస్ కూడా రాలేదు ఇంకా అది చాలా నాకు నచ్చలేదు అసలు నేను వేరే కలర్ ఆర్డర్ చేస్తే వేరే కలర్ వచ్చింది ఐదు ఐదు వేలు పెట్టి కొనుక్కున్నాను కాకపోతే అది నేను పింక్ ఆర్డర్ చేస్తే బ్లూ వచ్చింది అది షాప్ కి వెళ్ళి చూసుకుంటే అయితే చాలా బాగా నచ్చింది నాకు అవి షాప్ లో కూడా ఇట్లానే ప్రొడక్ట్స్ ఉంది తక్కువ ధరకే ఉన్నాయి ఇంకా అవి మళ్లీ అవి కూడా క్లాత్ బాగుంది క్వాలిటీ కూడా బాగానే ఉంది అది కరెక్ట్ సైజు వస్తుంది మంచిగా ఉంది అది సారీ ఇది అయితే ఆ తక్కువ ఫైవ్ థౌసండ్ అయితే అది ఫోర్ థౌసండ్ కే ఇస్తుండ్రు సారీ నేను ఇక్కడ చాలా బాగుందని పెట్టిన కాని ఇది చూసేసరికి మొత్తం చిరిగిపోయి ఇట్లా తొందరగా ఇరిగేటట్లు క్వాలిటీ కూడా తక్కువనే ఉంది అది ఇట్లా మనం ఇట్ల చింప్ ఇట్ల గుంజితే చాలు చిరిగేటట్టే ఉంది కాకపోతే మన షాప్ లోన అయితే మంచి ఇట్లా గట్టి క్లాత్ ఉంది కాటన్ ఉంది మంచిగా అన్ని అవి చాలా బాగున్నాయి ఇవి అయితే ఘోరంగా అనిపించింది నాకు ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఇంకోసారి ఆర్డర్ చేయొద్దనిపించింది సారీ ఇట్లా ఏదైనా ఈ షో ఆన్లైన్ షాపింగ్ లో ఆర్డర్ చేయదనుకుండ్రి ఎందుకంటే మనము ఆన్లైన్ లో ముట్టుకోని చూడము కండ్లతోనే చూస్తాం ఫోన్ లో చూస్తాం అది కూడా అదే మన షాప్ లో ముట్టుకొని చూస్తాం అది నాకు మనకు కలర్ సెట్ అయ్యిందో కాలేదో చూస్తాం అది మనమే తెచ్చుకుంటాం మేంబడి వీలు తెచ్చిస్తారు అది ఏ కలర్ రో కూడా మనకు తెలువది అందుకే నేను ఇట్లాంటి సారీస్ ఇంకోసారి కొనుక్కోవద్దు అనుకుంటున్నాను ఆన్లైన్ లో షాపింగ్ చేయొద్దు అనుకుంటున్నాను